క్లైమింగ్ ట్రిప్ బాగా గుర్తుండిపోయేది అని అంటే పోయిన సంవత్సరం అందరం విహారయాత్రకు వెళ్లినప్పుడు మా స్నేహితులు నేను మా కుటుంబ సభ్యులందరం వెళ్ళినప్పుడు రిషికేష్ వెళ్లిన్నాం అక్కడ ప్రదేశాలు అవన్నీ చూడడానికి చాలా బాగుంటాయని చెప్తే సరే చూద్దాం అని వెళ్ళాం అంతే దానికి ముందు నాకు అక్కడ బంగీ జంపు ఇలాంటి ఉంటాయి పైనుంచి కిందకి దూకడం జ్ఞాపకాలు అవన్నీ బాగుంటాయి అని చాలామంది చెప్పారు ఇంకా నేను యూట్యూబ్లలో చూశాను కాని నాకలాంటి ఆలోచన అయితే లేదు అంత సా అంత పెద్ద సాహసం చెయ్యాలని నాకైతే లేదు కానీ అక్కడికి వెళ్లిన తర్వాత చాలామంది అలా చెయ్యడం చూసి మా స్నేహితులు కూడా నాకు చెప్పారు చాలా బాగుంటుంది ఒకసారి నువ్వు కూడా ప్రయత్నించు అని అంటే వాళ్ళ తాళ్లు అవన్నీ కట్టి నన్ను పైనుంచి కిందికి తోసేటప్పటికి అసలు నాకు గుండె ఆగిపోయింది ఇంక చచ్చిపోతాను అని అనిపించింది నాకైతే కానీ అది మొత్తం అయిపోయిన తర్వాత మధ్యలోకి వెళ్లిన తర్వాత కాసేపు అలా కింద అలానే ఊగుతా ఉన్నప్పుడు నాకు కొంచెం ధైర్యం వచ్చింది బాగా అనిపిచ్చింది అంటే పైనుంచి కింద పడేవరకే ఆ భయం ఆ తర్వాత అదేం లేదు అంతా అయిపోయి ఇంక పైకి మళ్ళా వచ్చేసిన తర్వాత నాకైతే అది చాలా మంచి జ్ఞాపకం అనిపిచ్చింది ఒక పెద్ద సాహసం చేసినట్లు అనిపించింది నాకైతే